నేను ఒక అంశంపై పని చేస్తున్నాను అది నా లక్ష్యం నా లక్ష్యాన్ని నేను నేను చేరుకోవాలని నాకు బాగా ఆశ నాకు ఆ పని చేస్తుంటే చాలా ఆనందంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది నా నా నా మొకంలో ఎప్పుడు చిరునవ్వు నా ఎప్పుడు నేను ఎప్పుడు నా మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది నాకు ఇష్టమైన పని వంట చేయడం నేను పెద్ద చెఫ్ అవ్వాలని అని నా కల నేను దాని గురుంచి చాలా తాపత్రయపడతాను ప్రతిరోజూ నేను ఎన్నోన్నో కొత్త రకం అయినటువంటి

నాలో నిమ్ పెం పెంపొందుకుంటాను నేను ఎప్పుడు కొత్త కొత్త రకమైనటువంటి వంటలు చేయాలని నా ఆశ నేను చాలా నైపుణ్యాలు నేర్చుకొని చాలా మందికి చెప్పి చాలా చెయ్యాలని నా ఆశ అయితే చెఫ్ అవడమే కాకుండా నాకు ఇంకొక ఆశ కూడా ఉంది అదేంటంటే నా లక్ష్యం ఇంకొకటి ఏంటంటే ఇండియన్ పోలీస్ సర్వీసెస్లోకి వెళ్ళి మంచి డీజీపీ అవ్వాలని పెద్ద డీజీపీ అయ్యి ప్రజలకి సేవ చేయాలని నా దేశానికి సేవ చెయ్యాలని నా ఆశ డీజీపీ అయ్యి అంద అన్నిటిని మెరుగుపరిచి అన్నిట్లో ముందడుగు ముందడుగు సాగిస్తూ నా దేశాన్ని ముందుకు పంపియాలని నా ఆశ అయితే చాలాసార్లు నేను వీరించి వీటి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటూనే ఉంటాను నేను నేను బయట జనంలో సమాజంలో చూసేటటువంటి కొన్ని తప్పుడుపనులు ఇవి ఇలా చేయకూడదు వీటిని మంచిగా చెయ్యాలి అవినీతికి దూరంగా ఉండాలి నీతికి దగ్గరగా ఉంటావని అవినీతికి దూరంగా ఉండాలని అదే నా ఆశయం దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్దామని నా ఆశ నాకు వీటిని సాధించాలని చాలా తపన తాపత్రయపడతాను మరియు నేను పనిచేస్తున్న వ్యక్తిగత లక్ష్యాలు ఏంటంటే ఈ రెండు వీటిని సాధించడం నాకు చాలా గొప్ప పెద్ద బహుమానం నాకు నేను ఇచ్చే బహుమానం ఇదే వీటిని సాధించడమే అయితే వీటిని సాధించాక నా మనసులో సంతోషం నా మొకంలో చిరునవ్వు ఎప్పుడు ఉంటుంది నేను ఎప్పుడైనా ఏమైనా ఎక్కడైనా ఉంటే నాకు ఇదే చాలు నా మనసు శాంతంగా ఉంటుంది వీటిని ప్రేరేపించేదే నా కష్టం వీటిని సాధించాలంటే నేను కష్టపడాలి నేను కష్టపడాలి కష్టపడి సాధించాలి సాధించి నా దేశాన్ని మెరుగుపరచాలి